తెలంగాణలో విద్య యొక్క నాణ్యతను నాణ్యతకు దోహదపడే ముఖ్యమైన అంశాలు నాణ్యమైన ఉపాధ్యాయులకు ప్రాప్యత మంచి శిక్షణ పొందిన మరియు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారు తగిన నైపుణ్యాల అభివృద్ధి విద్యార్థులకు ప్రస్తుత ఉద్యోగ మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలను అందించడం చాలా ముఖ్యం వృత్తిపరమైన అభివృద్ధి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు వారి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాలు కల్పించాలి మౌలిక సదుపాయాలు పాఠశాలల్లో తగినంత తరగతి గదులు ప్రయోగశాలలు మరియు గ్రంథాలయాలు ఉండాలి

సమ సమాజ భాగస్వామ్యం విద్యను ప్రోత్సహించడంలో సమాజం కూడా భాగస్వామ్యం కావాలి ఈ అంశాలను అమలు చేయడం ద్వారా తెలంగాణలో విద్య యొక్క నాణ్యతను మెరుగుపరచవచ్చు